హలో చెప్పండి ఎవరు అవునండి ప్రిన్సిపల్ గారినే చెప్పండి మేము పాఠశాలలో శిశువు నుంచి అయిదో తరగతి వరకు చెప్తామండి మీ పిల్లలు ఏ తరగతి చదువుతున్నారు ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివారండి ఇంతకు ముందు ఏ పాఠశాలలో చదివారు అడ్మిషన్లు మొదలయ్యాయి అండి కానీ అడ్మిషన్ రావాలంటే ముందు పరీక్ష ఉంటుంది ప్రవేశ పరీక్ష దాంట్లో గనుక మీ పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చాయనుకో మేము దాంతో తీసుకుంటాం మా పాఠశాలలోకి పరీక్ష వాళ్ళు ఇంతకు ముందు చదువుకున్నా ఆ సిలబస్ నుంచే ఉంటుందండి వాళ్ళు అది కేవలం అరవై మార్కులకే ఉంటుంది ఆ తరగతిని బట్టి పరీక్ష పెడతాము వాళ్ళ తరగతి ఎంత స్థోమత ఉంటుందో వాళ్ళకు తెలుసుకుందాం అని అంతే అండి మీకు కావాలన్నప్పుడు మీరు ఒకసారి పాఠశాలకు వచ్చి కలవండి రెండవ తరగతి వచ్చేసరికి రెండు లక్షల ఫీజ్ ఉంటుందండి అందులోనే మేము అన్నీ ఇస్తాము పరీక్షల పరీక్షల ఫీజ్ యూనిఫాంలు పుస్తకాలు అన్నీ ఇస్తాము మూడవ తరగతికి అయితే రెండు లక్షల యాభై వేలు ఉంటుందండి చదువు చాలా బాగుంటుంది మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టాం మేము

పాఠశాల మట్టుకు తొమ్మిది తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుందండి మధ్యాహ్నం గంటన్నర బ్రేక్ ఇస్తాము పిల్లలకి ఇంకా పదిహేను పదిహేను నిమిషాలు పొద్దుగాల ఈవెనింగ్ ఇస్తామండి మేము మీకు ఇంకేమ్మన్నా వివరాలు కావాలంటే కలవండి మమ్మల్ని ధన్యవాదములు అండి